నమస్కారం సార్ ఇది నాకు గత వారం రోజులుగా పంటి నొప్పి ఉందండి దానికి ఏదైనా సూచనలు ఇవ్వగలరా తగ్గడానికి మాది ఇక్కడనే కామారేడ్డి జిల్లా అండి అవునండి అవునండి గూగుల్ చూసి కాంటాక్ట్ చేశాను గత వారం రోజులకిెళ్ళండి ఈ దవడ సైడ్ పన్నుకే కొంచెం పుచ్చులాగ వచ్చి అది బాగా తినడానికి రావట్లేదు అలాగే అది ఎక్కడండి మీ హాస్పిటల్ అడ్రెస్ ఎక్కడండి ఓకే సరే సరే అండి అలాగే అండి రేపు మీరు ఖాళీగానే ఉంటారా అండి రేపు రావచ్చా రేపు రావచ్చా ఆసుపత్రికి అలాగేనా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఇంట్లో ఎలాంటి మందు చేసుకోవడానికి రాదా అంటే లవంగాలు తినడం మాదిరి అవునవును పుచ్చిపోయింది ఆహారం తినడానికి రావట్లేదు ఫర్స్ట్

అలాగే అండి రేపు పొద్దున్నే వస్తామండి

సరే అండి ఉంటాను ఓకే సరే అండి ధన్యవాదాలు